నమస్కారమమ్మా చెప్పండి ఏం కావాలి తప్పకుండా చెప్తానండీ మీ పేరేంటండీ నా పేరు మహిత అండీ మీరెక్కడ నుండి వస్తున్నారు ఆహా మా ఆంధ్రప్రదేశ్లో టూరిస్టులని ఆకర్షించే ప్రదేశాలు చాలా ఉన్నాయండీ ముందుగా మనం చూడవలసిన ప్రదేశం ఏమిటంటే అరకు అది విశాఖపట్నం జిల్లాలో ఉందండీ అక్కడ జలపాతాలు కొండలు ప్రకృతి అందాలు ఇలాంటివి ఎన్నో ప్రజలను బాగా ఆకర్షిస్తాయండీ అలాగే అక్కడ ఉండే వాతావరణం కూడా ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది ఇంకా ఉదయాన్నే సూర్యోదయము మళ్ళీ మంచుకి ఆ చల్లదనము చాలా బాగుంటుందండీ అక్కడ అవునండీ తప్పకుండా వెళ్ళీ చూడండి అంతా చాలా బాగుంటుంది తప్పకుండా చెప్తున్నానండీ ఇంకా ఏంటంటే విశాఖపట్నంలో వైజాగ్ బీచ్ అనేది చాలా బాగుంటుంది దాన్ని ఆర్కే బీచ్ అంటారు మీరా ప్రాంతాన్ని కూడా చూడండి అక్కడికి వెళ్ళినప్పుడు అలాగే మళ్ళీ ఈస్ట్ గోదావరిలో మారేడుమల్లి ఉందండి అక్కడ అది వాటర్ ఫాల్స్ ఇవన్నీ చాలా బాగుంటుందండి అక్కడ బొంగులో చికెన్ అని ఉంటుందండీ అక్కడ అది చాలా ఫేమస్ అండీ అక్కడ ఇంకా రంపచోడవరం యానాం పేరుపాలెం బీచ్ దిండి రిసార్ట్స్ ఇవన్నీ చాలా ఫేమస్ అండి ఇంకా విజయవాడలో కనకదుర్గమ్మ టెంపుల్ ఉంటుందండీ తెలుసా అండీ మీకు ఆ టెంపుల్ చాలా వెళ్ళండి అక్కడ చాలా మంది ఎక్కడ నుంచో వస్తారండీ భక్తులు ఆంధ్రప్రదేశ్లో చిన్న తిరుపతి పెద్ద తిరుపతి టెంపుల్స్ కూడా ఉన్నాయండీ అక్కడికి కూడా చాలా మంది వస్తూ ఉంటారు ఇంకా గోదావరి అమరావతి ఇవన్నీ చూడొచ్చండి మీరు ఆంధ్రప్రదేశ్లోని చాలా సరేనండీ మీరు తప్పకుండా అన్నీ వెళ్ళీ చూడండి